సార్ మే ఐ కమ్ ఇన్ సార్ సార్ నాకు ట్రాన్సఫర్ సర్టిఫికేట్ కావాలి సర్ అంటే మా డాడీకి ట్రాన్సఫర్ ఆర్డర్ వచ్చింది సర్ మేము వేరే స్టేట్కి ట్రాన్సఫర్ అయిపోతున్నాం సార్ నాకు ట్రాన్సఫర్ సర్టిఫికేట్ కావాలి సార్ సార్ నా పేరు రామచంద్ర రావు సార్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సార్ ఇప్పుడు అంటే సార్ అది మా ఫాదర్కి ట్రాన్సఫర్ అయ్యింది కదా మొత్తం ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోతున్నాం సార్ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి చదవడం ఇక్కడ నాకు చాలా బర్డెన్ అయిపోతుంది సార్ హాస్టల్లో ఉండటం ఇవన్నీ అందుకని చెప్పి మా ఫాదర్తో పాటు నేను వెళ్ళిపోతున్నాను సార్ ట్రా వేరే స్టేట్ వెళ్ళిపోతున్నాను సార్ ట్రాన్సఫర్ అయ్యిందని గౌస్ గారు సార్ చెప్పాను సార్ ఆయన ఒకసారి మిమల్ని మీట్ అవమన్నారు సార్ మిమల్ని మీట్ అయ్యి ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి మిమల్ని కనుక్కొని అప్పుడు టీసీకి అప్లై చెయ్యమని చెప్పారు సార్ మా ఫాదర్ ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానన్నారు సార్ అవును సార్ బట్ మా ఫాదరు మా ఫాదర్ ఎస్బీఐలో ఎంప్లొయి సార్ ప్రొబేషనరీ ఆఫీసర్ సార్ మా రిలేటీవ్స్ ఎవరు లేరు సార్ ఇక్కడ ప్లీజ్ సార్ హాస్టల్లో అంటే మా ఫాదరు అక్కడే ఒక మంచి కాలేజ్ మంచి కాలేజ్లో చూసి జాయిన్ అవుదువు అని చెప్పి అంటున్నారు సార్ చెప్తున్నారు సార్ బట్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ వస్తానన్నారు సార్ ఆయన మధ్యాహ్నం వస్తానన్నారండి మిమల్ని కలవమని చెప్తాను సార్ థ్యాంక్ యూ సార్ వెళ్తున్నాను సార్ ఓకే సార్